మా ప్రాంతంలో మతపరమైన ఆచారాలను ఎలా జరుపుకుంటారంటే అందరు సంతోషంగా జరుపుకుంటారు ఇంకా ఎవరి మతం వాళ్ళు వారి మతపరమైన ప్రదేశాలకు వెళ్ళి జరుపుకుంటారు ఉదాహరణకు హిందువులు గుడులకు వెళ్ళి జరుపుకుంటారు ముస్లింలు దర్గాకు వెళ్ళి జరుపుకుంటారు హిందువులలో ఏం చేస్తారంటే సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి పతంగులు ఎగరేసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అలాగే ముస్లింలు ఏం చేస్తారంటే ఈద్ రోజు రంజాన్ రంజాన్ రోజు ఏం చేస్తారంటే వాళ్ళు దర్గాకు వెళ్ళి వారి వాళ్ళ అల్లాను పూజించుకొని సంతోషంగా అందరు కలిసిమెలిసి వాళ్ళకు ఇష్టమైన వంటకాలు వండుకొని తింటారు ఇంకా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి పంచుతారు ఇంకా అలాగే తెలుగువాళ్ళు కూడా వాళ్ళ గుడిలకు వెళ్తారు ఉదాహరణకు చూసినట్లయితే శివరాత్రి రోజు అందరూ తెలుగువారు ఏం చేస్తారంటే ఉపవాసం పొద్దున్న నుండి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంకు వెళ్ళి శివుని దర్శనం చేసుకొని అక్కడే ఉపవాసాన్ని విడిచేస్తారు ఇలా ఎవరి మతపరమైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు